హలో నమస్తే మేడం ఆ తీసుకుని ఎక్కడ పెట్టాలి మ్యామ్ ఆ

చించిన వాటికి ఇలా రిబ్బన్ పెట్టి పంపించాలాండి ఆ అవును మేడం అంటే వాళ్ళని పట్టుకుని పోలీస్ పోలీస్లకి కాల్ చేయాలా మ్యామ్ ఆ అచ్చా మళ్ళీ ఫైర్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేేయాలి మ్యామ్ ఆ సరే మ్యామ్ అంటే సిసీ క్యామెరాస్ నేను వెళ్ళి ఆపరేట్ చేయాలా మ్యామ్ అంటే లైక్ నేను చూసుకోవాలా లేదా జస్ట్ అవి ఆన్ ఉన్నాయా ఆఫ ఉన్నాయా అది చేేయాలా నేను ఆ

ఇప్పుడు మన షాప్లో పని చేేసే వాళ్ళని ఏం చూసి లోపలకి పంపించాలి మ్యామ్ అంటే పొద్దున పొద్దున్నే వాళ్ళ వస్తారు కదా అయితే వాళ్ళ ఐడి చూసి పంపించాలా వాళ్ళని లోపలకి ఆ ఆ సరే మ్యామ్ నా వంతు నేను ట్రై చేస్తాను అవన్నీ చేయడానికి సరే మ్యామ్ అయితే రేప రేపు రేపటి నుంచి డ్యూటీకి వచ్చేసేయాలా మ్యామ్ సరే మేడం సరే మ్యామ్